భారతదేశంలో విద్యా విధానము చాలా పెద్దది మరియు విభిన్నమైనది దేశము యొక్క విద్యా వ్యవస్థను ప్రభుత్వము ప్రైవేటు సంస్థలు మరియు స్వచ్ఛంద స్థంద సంస్థలు నిర్వహిస్తున్నాయి ప్రాథమిక ఉన్నత పాఠశాల మరియు ఉన్నత విద్య వంటి వివిధ స్థాయి విద్యలను అందిస్తుంది భారతదేశంలోని విద్యా విధానము ఇతర దేశాల విద్యా విధానాలతో పోలిస్తే అనేక విధాలుగా తక్కువగా ఉంది ఉదాహరణకు భారత దేశంలోని విద్యా విధానము అంతర్జాతీయ పరీక్షలలో తక్కువ మార్కులు సాధిస్తుంది అదనంగా భారతదేశంలోని విద్యా విధానము తక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నత విద్యను పొందుతున్నారు భారతదేశంలోని విద్యా విధానాన్ని మెరుగుపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఒక మార్గము విద్య వ్యవస్థలో పెట్టుబడి పెట్టడము ఇది మరింత పాఠశాలలు మరియు కళాశాలలను నిర్మించడము మరింత ఉపాధ్యాయులను నియమించడము మరియు విద్యార్థులను విద్యార్థులకు మంచి నాణ్యత గల విద్యను అందించడము ద్వారా చేయవచ్చు మరొక మార్గము విద్యా వ్యవస్థను మరింత సమగ్రంగా మార్చడము ఇది అన్ని విద్యార్థులకు సమాన అవకాశాలను అందించడము ద్వారా చేయవచ్చు వారు వారి సమాజక ఆర్థిక పరిస్థితి లేదా జాతి మతముతో సంబంధము లేకుండా భారతదేశంలోని విద్యా విధానాన్ని మెరుగుపరచడం ద్వారా దేశం సమాజక ఆర్థిక అభివృద్ధిని సాధించగలదు మరియు ప్రపంచంలోనే ప్రముఖ దేశంగా మారగలదు